హలో స హలో మేము మేము అనకాపలి జిల్లా నుంచి కొనకారు లావు కెళ్ళాలండి మాకక రూమ్స్ మేము మేము అనకాపలి జల్లా అనకాపలి జిల్లా నుంచి కొనకారు లావక వెళ్ళాలండి

అలాగే అలాగే ఫుడ్స్ ఎలా ఉంటాయి ఓకే అండి నేను వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తాను ఓకే ఓకే